పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణం ఉష్ణ మండల మరియు వర్షాకాలం వేసవి ఉష్ణోగ్రతలు ముప్పై నుండి నలభై డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటాయి మరియు శీతాకాలం ఉష్ణోగ్రతలు పది నుండి ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి వర్షపాతం అధికంగా ఉంటుంది మరియు అత్యధిక వర్షపాతం జూన్ మరియు సెప్టెంబర్ నెలలో ఉంటుంది పశ్చిమగోదావరి జిల్లాలో వేసవికాలం కఠినంగా ఉంటుంది ఎందుకంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి మరియు తేమ ఎక్కువగా ఉంటుంది వేసవిలో వరదలు కూడా సంభవిస్తాయి ఇవి వరదలు మరియు నష్టాలకు కారణమవుతున్నాయి శీతాకాలం కొంత తేలికగా ఉంటుంది కానీ ఇప్పటికీ చల్లగా ఉంటుంది శీతాకాలంలో కరువు కూడా సంభవిస్తుంది ఇది పంటలకు హాని కలిగిస్తుంది పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రజలు వాతావరణ మార్పులను గమనిస్తున్నారు ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం అధికంగా మారింది ఈ వాతావరణ మార్పులు వరదలు కరువు మరియు ఇతర సహజ విపత్తుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రజలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు వారు వాతావరణ అనుకూలమైన పద్ధతులను ఉపయోగిస్తున్నారు వీటిలో మొక్కలు నాటడం నీటిని ఆదా చేయడం మరియు పునర్వినియోగం చేయడం ఉన్నాయి వారు వాతావరణ మార్పులు గురించి అవగాహన పెంచుకోవడానికి కూడా పనిచేస్తున్నారు తద్వారా వారు తమను తాము మరియు తమ సంస్థలను వాతావరణ మార్పుల ప్రభావాల నుండి రక్షించుకోవచ్చు